ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వాతావరణాన్ని గీయాలి అనుకుంటున్నాడు ఆ వాతావరణానికి గీయాల్సిన కావాల్సిన రంగులు బ్రషులు పేపర్లు ఎరేజర్లు రబ్బర్లు అన్నీ కూడా తమ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక గోడ మీద పెట్టి తను ఎలా అయితే వాతావరణాన్ని గీయాలనుకుంటున్నాడో మొదటగా అలా పెన్సిల్తో గీసి ఆ తరువాత దానికి రంగులు వేసి పూర్తి చేయాలి డ్రాయింగ్